నా పనిని ప్రభావితం చేసిన నాకు ఇష్టమైన కళాకారులు వచ్చి బాపు గారు రవి వర్మ పికాసో మొదలైన వారు బాపు గారు వేసిన బొమ్మలు చాలా సంస్కృతికి సంబంధించిన బొమ్మలు చిత్రకారు చిత్రాలుగా నన్ను ఎంతో ప్రేరేపించాయి అలాగే రవివర్మ యొక్క అందమైన చిత్రాలను చూస్తే ఎవరైనా మైమరచిపించి పోవాల్సిందే పికాసో యొక్క పెయింటింగ్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఇలా వీళ్ళు అంటే నాకు చాలా ఇష్టం చాలా గౌరవం వీళ్ళ పెయింటింగ్స్ చూసి నేను చాలా నేర్చుకున్నాను వీరు నా పనిని ప్రభావితం చేయ చేయగలిగారు వీళ్ళ వల్ల నా పని చాలా చాలా బాగా నేర్చుకోవడం జరిగింది అంతే కాకుండా వీరు గీసిన డ్రాయింగ్స్ని కూడా నేను జాగ్రత్తగా పరిశీలించి నేను యధావిధిగా ప్రయత్నించే వాడిని అలా నేను డ్రాయింగు బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను దీని వలన నా పని చాలా సులభం అయింది నేను డ్రాయింగ్యే కాకుండా పెయింటింగ్స్ కూడా వేస్తాను పెయింటింగ్స్ అంటే ఏ రంగు కలిపితే ఏ రంగు వస్తుంది ఏ రంగు కలిపితే ఎలాంటి రంగు కావాలో అన్నీ తెలుసుకుని చేయగలుగుతున్నాను వీరు నాకు బాగా ఇష్టమైన కళాకారులు నేను ఏ రకమైన పనిని చూడడానికి ఇష్టపడతాను అంటే పెయింటింగ్ డ్రాయింగ్ క్రాఫ్ట్స్ మొదలగునవి చాలా ఇష్టంగా నేర్చుకుంటాను మరియు చు చూస్తాను ఆన్లైన్ ద్వారా నేను అన్నీ నేర్చుకుంటు ఉంటాను ఆన్లైన్ అంటే కొన్ని యాప్స్ ద్వారా నేను డ్రాయింగ్లో ఉన్న మెలకువలను బాగా నేర్చుకుంటాను వీటి వల్ల ఏంటంటే నా డ్రాయింగు మరింత మెరుగుపడుతుందని ఉద్దేశ్యంతో నేను ఈ పనిని చేస్తున్నాను పెయింటింగ్ ఒక కళాకారునిని చాలా బాగా ప్రభావితం చేస్తుంది అంతే కాకుండా చూసిన వారికి కూడా ఎంతో ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది